బాబు కంచరపాలెం వెళుతుందా ఆటో ఓకే బాబు డ్రైవర్ బాబు మాస్క్ వేసుకోలేదు మాస్క్ వేసుకోవాలి కదమ్మా ఇప్పుడు కోవిడ్ సమయం కదా మాస్క్ వేసుకోవడం వల్ల వేసుకొకపోవడం వల్ల ఎంతా ఎమర్జెన్సీ అవుతుందో తెలుసు కదా నువ్వే కాదు నీకు ప్రమాదమే నీ వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రమాదమే ఆటోలో కుర్చున్న వాళ్ళందరికీ కూడా ప్రమాదమే ఏ ఆటోలో ఇంకా ఎవరైనా కూర్చునేటప్పుడు కస్టమర్స్ ఎవరైనా కుర్చున్నప్పుడు ప్యాసింజర్సు వేసుకోకపోతే నువ్వు వాళ్ళకి చెప్పాలి మాస్క్ వేసుకోండి అని కరోనా కాబట్టి కోవిడ్ టైం కాబట్టి ముందంతా వేసుకున్నామా మన పొల్యూషన్లవి ఎంతున్నా సరే ఇష్టమొచ్చినట్టు తిరిగాం కానీ కోవిడ్ అనేది మనకి ప్రాణ నష్టం చాలా కలిగిస్తుంది ఎంతోమంది చిన్న పిల్లలు ముసులోళ్ళు పెద్దవాళ్ళు చాలా దారుణమైన పరిస్థితిలో చేరుకొంటున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా మాస్క్ వేసుకోండి ఇది కరెక్ట్ కాదు మాస్క్ వేసుకోకపోవడం అయినా ప్రభుత్వం ఏం చేయాలి అంటే మాస్క్ ఎవరైతే వేసుకోవట్లేదో వాళ్ళకి వెయ్యి రూపాయల జరిమాణం వెయ్యాలి అప్పుడు వాళ్ళకు అమ్మో పది రూపాయలు మాస్క్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయలు జరిమానమా అని వాళ్ళు భయంకొద్ది అయినా సరే వేసుకుంటారు మీలాంటి వాళ్ళు మీకోసం కాకపోయినా మీ చుట్టపక్కల ఉన్న వాళ్ళకోసమైనా మాస్క్ ధరించండి మాస్క్ ధరించండి మీరు సురక్షితంగా ఉండండి చుట్టుపక్కల వాళ్ళు సురక్షితంగా ఉంచండి మీ శ్రేయోభాషులని సురక్షితంగా ఉంచండి మీ ఇంట్లో వాళ్ళకి సురక్షితంగా ఉంచండి ఒక మాస్క్ వల్ల ఇంత లాభం పెట్టుకోవడం వల్ల ఎంత లాభాలు కలుగుతాయి పెట్టుకోకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి ఆ విషయం నీకూ తెలుసు అయినా సరే మీరు పెట్టుకోలేదు అంటే మీరు కొంచెం పెద్ద మనసుతో నేను కోపంగా చెప్పడం లేదు నేను మీకోసం కూడా చెప్పలేదు మనందరి కోసం చెప్తున్నాను మన చుట్టుపక్కల అందరి కోసం చెప్తున్నాను దయచేసి మాస్క్ పెట్టుకోండి మీ ఆటోలో ఎవరైనా కూర్చున్న సరే వాళ్ళకు కూడా చెప్పండి వేసుకోమని ఓకేనా పెట్టుకున్నావా ఓకే థ్యాంక్ యూ బాబు ఆటో బాబు చెప్పిన వెంటనే విన్నావు కానీ ఇంకెప్పుడు ఇలా వేసుకోకుండా ఉండొద్దు ఓకేనా ఓకే థ్యాంక్ యూ